అవును మాకు కొళాయి నీళ్ళు వస్తుంది ఎలాగ అన్నట్లు అయితే భూగర్భ జలంలో నుంచి బోర్వెల్స్ ద్వారా మా కొళాయి నీళ్ళు అందిస్తూ ఉన్నారు కొళాయి నీళ్ళు బాగాలేదు అన్నట్లు అయితే అనారోగ్యానికి గురవుతాము కానీ ఇక్కడ కొళాయి నీళ్ళు పరిశుభ్రంగా ఉండడం వలన వ్యాధులు అనేవి తగ్గుతాయి మేము వివిధ రకాలపు కొళాయి నీళ్ళను ఉపయోగించుకున్నాము అది తాగడానికి కావచ్చు లేద వివిధ కార్యకలాపాలకు కూడా కావచ్చును కొళాయి నీళ్ళు అనేది స్వచ్ఛంగా ఉండటం వలన మేము పరిశుభ్రంగా జీవిస్తున్నాము లేనిచో అనారోగ్యానికి గురై వ్యాధులకు గురవుతాము కొన్నిచోట్లలో కొళాయి నీళ్ళు ఆరోగ్యంగా లేకుండా అన్నట్లు అయితే అపరిశుభ్రంగా రావడం వలన చాలామంది వ్యాధులకి గురవుతున్నారు కావున ఇక్కడ కుళాయి నీళ్ళు అనేది పరిశుభ్రంగా ఉంది భూగర్భ జలం నుంచి నేరుగా బోర్వెల్స్ ద్వారా కొళాయి నీళ్ళు రావడం వలన ఇంటింటికీ కొళాయి ఉంటుంది అలానే చేసే విధానంలో కూడా అంటే శుభ్రం చేసే విధానంలో కూడా చాలా మార్పులు వస్తుంది కొళాయి నీళ్ళే కాకుండా మినరల్ వాటర్ కూడా ఉండడం వలన మాకు సౌలభ్యమవుతుంది కానీ మేము కొళాయి నీళ్ళనే ఎక్కువగా ఉపయోగిస్తాము ఎందుకు అన్నట్లు అయితే మినరల్స్ వేసిన వాటర్ తాగడం వలన ప్రస్తుతానికి బాగున్నా భవిష్యత్తులో ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది కానీ భూగర్భజరాలు నేరుగా తాగడం వలన వడగట్టి లేదా కాచిన నీరు తాగడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం రాదు దాని వలన భూగర్భ జలాల నీళ్ళని తాగడం మనిషికి చాలా ఉపయోగం